ఇటీవలగ రైతుల ఆత్మహత్యలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇటీవల కొన్ని తగ్గినవి కాని నేటి వరకు ఇది వరికటి క్రితం చాలా ఆత్మహత్యలు ప్రతి ఒక్క మీడియా ఛానల్లలో రైతుల ఆత్మహత్య రైతుల ఆత్మహత్య ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క రైతుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో అప్పులు చేసి పండించాక ధాన్యం మార్కెట్కు వెళ్ళి అమ్మేచసరికి వారు ఖర్చు పెట్టింది కూడా ఇవాళ వారి చేతి మొత్తనటువంటి పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు రైతులు వారు పండించడానికి ఎంత అయితే ఖర్చు పెట్టారో కనీసం వారి చేతికి ఆ డబ్బు కూడా అందనటువంటి పరిస్థితి ఈ యొక్క మార్కెట్లలో జరుగుతుంది అటువంటి పరిస్థితులు రాకుండా ఈ యొక్క పం రైతులు పండించే పంట ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి మంచి లాభాలను ఇచ్చే మంచి ఆ యొక్క ధర వారు ఇవ్వాలి ఆ యొక్క నష్టం ప్రభుత్వమే భరించాలి అప్పుడే ఈ యొక్క రైతు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే బయట ఎలాగో రావటం లేదు కాబట్టి లాభమో నష్టమో ప్రభుత్వం భరించి ఆ రైతుల పట్ల ఆ యొక్క మంచి ఆలోచన తీసుకొని రైతుల పట్ల మంచి అభిప్రాయం ఈ యొక్క మంచి ఆలోచన విధానాన్ని తీసుకొని రైతులకు మంచి లాభాలు వచ్చే పనిని ప్రభుత్వం వారు చేపట్టాలని నేను అనుకుంటున్నాను అలాగే ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలకు మంచి లాభాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు వారి వెనక ఏముందన్నది తెలియదు కానీ వారు లేని లోటు ఈ రీతిగైన ఉన్నది అని ఆ బాధను మర్చిపోడానికి నష్టపరిహారం మంచిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను